హలో స్టేషనరీ షాప్ వాళ్ళా అండి మాకు కొన్ని బుక్స్ కావాలండి అట్లనే ఒక రికార్డ్ కావాలి ఒక క్యాల్కులేటర్ కావాలండి మీ దగ్గర దొరుకుతాయా అండి నార్మల్గా ఎక్కువ పేపర్స్ ఉండాలి అండి ఈ బుక్లో మంచిగా ఉండాలి క్వాలిటీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ రికార్డ్స్ కావాలండి మంచిగా ఉండాలి పేపర్స్ మంచి క్వాలిటీ ఉండాలి రికార్డ్ మంచి క్వాలిటీగా ఉండాలండి ఎంత ఎంత కాస్ట్లో ఉంటాయండి రికార్డ్స్ మీ దగ్గర ఓకే అండి పర్లేదు అండి ఎంత రేట్ ఎంత రేట్ అయిన పర్లే కానీ మంచిగా ఉండాలండి క్వాలిటీ మాత్రం ఓ మాకు ఎల్లుండి వరకు కావాలండి గ్రాఫ్స్ ఉన్నాయా గ్రాఫ్స్ ఉన్నాయా అండి మరి గ్రాఫ్స్ అండి నార్మల్గా ఇప్పుడు ఉంటాయి కదండి గ్రాఫ్స్ అవి కావాలి అంతే ఇంకొకటి క్యాల్కులేటర్ కావాలండి క్యాల్కులేటర్ ఎంత కాస్ట్లో ఉన్నాయండి మీ దగ్గర ఓకే అండి వచ్చాక కాల్ చేయండి మేము మేము ఎప్పుడు తీసుకుంటాము మా నంబర్ ఇదే అండి మీ దగ్గర అన్నీ అవైలబుల్గా ఉంటే మా ఫ్రెండ్స్ కూడా వచ్చి కొనుక్కుంటారు అండి మంచి క్వాలిటీగా ఉండాలి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి థ్యాంక్ యూ